మా ప్రాంతంలో సినిమాలు హాల్ లో సినిమాలు వెసేటప్పుడు వచ్చి రిక్షా మీద ఇంటిల్లిపాదీ విధి విధి చెప్పి గోడలపైన పోస్టర్లు అంటించి మాకు ప్రచారం చేసేవారు అలాగే ఫ్యాషన్ షో అయితే ఈరోజులలో ఉన్నాయి వీటికి మొబైల్స్ ద్వారా యాడ్స్ ఇస్తున్నారు ఈ ప్రకటనల ద్వారా మాకు అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి అలాగే చేతి పనులు కూడా ఈ రోజు ఈ ప్రసార మాధ్యమాలు యూట్యూబ్ ద్వారా అందరికి చేరువలో ఉన్నాయి ప్రతిదీ కూడా మాకు తెలుస్తుంది ఒకప్పుడు అయితే ఇలా ఉండేది కాదు ఖచ్చితంగా గ్రామగ్రామానికి తిరిగి చెప్పేవాళ్ళు